ఫస్ట్ ప్రోడక్ట్ ఆన్లైన్లో ఆర్డర్ చేసింది నేను స్యారీ ఆ స్యారీ చాలా బాగుంది స్యారీ కాస్ట్ అవైలబుల్గా ఉంది అండ్ క్వాలిటీ డిజైన్ స్యారీకి మంచిగా ఉంది ఆన్లైన్లో ఎలా అయితే చూపించారో ఆర్డర్ చేసిన తరువాత స్యారీ క్వాలిటీ లెన్త్ కలర్ అన్ని కూడా బాగున్నాయి యూస్ చేసిన తరువాత స్యారీ కూడా లైట్ వెయిట్గా ఉంది అండ్ ఆఫ్టర్ వాష్ స్యారీ సేమ్ అలాగే ఉంది నో కలర్ చేంజ్ అండ్ వాటర్ ప్రూఫు దట్ స్యారీ డిజైన్స్ చాలా బాగున్నాయి ప్లస్ ఆ మోడల్లో నేను ఏ కలర్ అయితే సెలెక్ట్ చేసానో అదే కలర్ వచ్చింది ప్రోడక్ట్ నేను ఫస్ట్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినప్పుడు అనవసరంగా ఆర్డర్ పెట్టిన మనీ వేస్ట్ అని అనుకున్న కానీ ఆర్డర్ ఆర్డర్ వచ్చిన తరువాత స్యారీ ఓపెన్ చేసి చూసి మాత్రం స్యారీ చాలా బాగుంది క్వాలిటీ క్వాంటిటీ అండ్ ఆ రేట్కి ఆ స్యారీ కరెక్టుగా మ్యాచ్ అయింది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత తక్కువ కాస్ట్లో ఆన్లైన్లో ఇంత మంచి ప్రోడక్ట్ వస్తుందని కానీ ఎక్స్పెక్టషన్స్ మంచిగా ఉన్నాయి స్యారీ నేను అనుకున్నది అనుకున్నట్టు కలర్ అండ్ కాంబినేషన్ మంచిగా ఉంది స్యారీ కలర్ డిజైన్ యాజ్ ఇట్ ఈజ్ ఆన్లైన్లో ఎలా ఉందో ఆఫ్లైన్లో కూడా అలాగనే ఉంది అండ్ ఆర్డర్ చేసిన విత్ఇన్ ఫైవ్ సిక్స్ డేస్లోనే నాకు ఆర్డర్ వచ్చింది అమౌంట్ ఎక్స్ట్రా ఏం ఛార్జ్ చేయలేదు అండ్ స్యారీ క్వాలిటీ మాత్రం బాగుంది కొన్ని ఇంతకు ముందు ఆర్డర్ చేసినప్పుడు కొంచెం ఏమంటారు కలర్ చేంజ్ అలా వచ్చింది కానీ ఈ స్యారీ నేను ఫస్ట్ ఆర్డర్ చేసినప్పుడు కలర్ క్వాలిటీ అన్నీ బాగున్నాయి వాష్ చేసిన తరువాత కూడా కలర్ అనేది చేంజ్ అవ్వలేదు అండ్ డిజైన్ కూడా అలాగే ఉంది ఫస్ట్ ఆర్డర్లో మంచి ప్రోడక్ట్ బుక్ చేసుకున్న స్యారీ ఆర్డర్లో స్యారీ క్వాలిటీ సైజ్ చాలా బాగా అనిపించింది అప్పటి నుంచి నేను ఆన్లైన్లో ఇలా స్యారీస్ బుక్ చేయిద్దాము అని మా ఫ్రెండ్స్కి కూడా రిఫరెన్స్ ఇచ్చాను అండ్ సేమ్ కలర్ అండ్ కాంబినేషన్ మా ఫ్రెండ్స్ కూడా తీసుకున్నారు స్యారీ క్వాలిటీ మాత్రం బాగుంది అండ్ దానికి బార్డర్ స్యారీకి బార్డర్ మంచి డిజైనర్ వేర్తో ఉంది స్యారీ కంఫర్టబుల్గా ఉంది నీట్గా ఉంది అండ్ లైట్ వెయిట్ స్యారీ చూడ్డానికి పార్టీ వేర్లాగా ఉంటుంది స్యారీ కానీ హెవీ వెయిట్ లేదు లెస్ వెయిట్ ప్లస్ వెయిట్ చాలా లైట్గా ఉంటుంది చూడటానికి మాత్రం స్యారీ బాగుంది ఈ స్యారీ నాకు నచ్చింది